మన ఇంటి చుట్టూ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఫస్ట్ మనం ఇల్లు నీట్గా ఉంచుకోవాలి మన ఇల్లు నీటుగా ఉండాలి మన వాకిలి నీట్గా ఉండాలి మన వాకిలి నీట్గా ఉంటే మన రోడ్డు వచ్చి పోయేది కూడా నీటుగా ఉందా లేదా చూడాలి చూ ఉండకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇయాలి వాళ్ళు వచ్చి కొంచెము బ్లీచింగ్ పౌడర్ ఫెనయల్ అవన్నీ పోస్తే పరిశుభ్రంగా ఉంటుంది ఏదైనా పరిశుభ్రమైన ఆరోగ్యానికి మహాబలం ఏ రోడ్డులు అయినా ఎక్కడైనా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా లేకపోతే మనకు చాలా అనారోగ్యాలు మన పిల్లలకి చాలా అనారోగ్యాలు అందుకే కొత్త కొత్త డెంగ్యూ అని కరోనా అని ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి పరిశుభ్రంగా లేకపోతేనే వస్తాయి పరిశుభ్రంగా ఉండాలంటే మన చుట్టుపక్క ప్రాంతాలు మన ఇల్లులు మన వాకిలి మన బాత్రూంస్ మన షింకులు ఇవి అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఫెనయల్ యాసిడ్ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకుంటే దోమలు రావు దోమలు రాకపోతే ఏ రోగాలు రావు రోగాలు రాంది కొరకే ఎక్కువ మటుకు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఫస్ట్ మనము ఇంపార్టెంట్ ఇచ్చేది డెటాల్ మన చేతులు డెటాల్ హ్యాండ్ వాష్తో కడుక్కోవాలి మన వాకిల్ ఇల్లు డెటాల్లు లిక్విడ్ పోసి తుడుచుకోవాలి అంతా తుడుచుకోవడం వల్ల మంచిగా పరిశుభ్రంగా ఉంటాయి ఎక్కడైనా నీళ్ళు ఆగినా కూడా దాన్ని నీట్గా క్లీన్గా తీసేసేయాలి నీళ్ళు ఉంటే దోమలు దోమలు పురుగులు చాలా హెల్త్కి ప్రాబ్లం వస్తుంది అందుకొరకే చుట్టుపక్కల ప్రాంతాలలో చెట్లు చెట్లు మెయిన్ చెట్లు మంచిగా కాపాడుకోవాలి చెట్లకి మొత్తం నీళ్ళు పోయాలి చెట్టు చుట్టు పక్క కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోకపోతే పందికొక్కులు అన్నీ ఎలుకలని ఏంటి ఏంటివో కొత్త కొత్త జంతువులు మన ఇళ్ళకు వస్తాయి లక్క పురుగులు అని ఆ పురుగులు అని ఈ పురుగులు అని ఉంటాయి అందుకొరకే మన ఇల్లు కానీ వాకిలి కానీ మన చుట్టుపక్కల ప్రాంతాలు కానీ నీటుగా ఉంచుకోవాలి అప్పట్లో లేమో పెంట నీళ్ళు చల్లుతుండే మంచిగా అలుకుతుండే మంచిగా ఏ క్రిములు ఏవి ఉండకపోయేది ఇప్పుడు అన్ని డాబర్ రోడ్లు అని సిమెంట్ రోడ్లన్నీ అవన్నీ వేస్తారు సిమెంట్ రోడ్లు వేస్తే ఏంది కొన్ని రోజులకే వర్షాలు పడతాయి వర్షాలు పడంగానే గుంతలు అవుతాయి గుంతలు కాగానే గుంతలలో నీళ్ళు ఆగుతాయి ఆ నీళ్ళు ఎవరు తీసేయరు మనం చెప్పిన మున్సిపలిటి వాళ్ళకి ఎన్ని మార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు రెండు రోజులకి మూడు రోజులకి వస్తారు అవి ఆ నీళ్ళుఅట్లనే ఆగితే ఏమైతాయి దోమలు తయారైతై దోమల వల్ల పిల్లలకి అనారోగ్యాలు అందుకొరకే ఎంత వీలైతే అంత మంచి మన చుట్టు ముట్టు మన ఇల్లు మనం చుట్టుముట్టు నీటుగా ఉంచుకున్నాం అనుకో ప్రతి ఒక్కరు అట్లనే చుట్టుముట్టు వాళ్ళు కూడా రోడ్లన్నీ కొంచెం నీట్గా ఉంచుకుంటారు ఇయాల రేపు అన్ని రోడ్లమీద డ్రైనేజీలు అని కొద్దిగా వర్షం పడితే కొద్దిగా వర్షపాటి చినుకులు పడితేనే కతం నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల కొంటే నీళ్లు మోరీ నీళ్ళు కాలువలు నిండిపోయి బయటకు వస్తుంది అది వల్ల చాలా రోగాలు అనారోగ్యాలు పిల్లలు పెద్ద వాళ్ళు చాలామంది ఎన్ని నీళ్ళకు నీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంటాయో అక్కడక్కడ స్మెల్లు నీళ్లు ఏడాఏడ ఉన్నాయో ఆడ స్మెల్ వస్తు ఉంటుంది స్మెల్ వస్తే అదో అనారోగ్యం చుట్టుముట్టు ఇంటి చుట్టు మొత్తం మంచిగా ఉంచుకున్నాం అనుకో మనము మంచిగా ఉంటాము మన పిల్లలు మంచిగ ఉంటారు కొద్దిగా అప్పటిలో ఏమో పెంట చల్లుతుండే చెట్లు ఉంటు ఉండే ఆవులు మేకలు అన్నీ అవి వచ్చి గడ్డిని తింటుండే ఇప్పుడు ఆ గడ్డి లేదు ఏమీ లేదు రోడ్లు డాంబర్ రోడ్లు సిమెంట్ రోడ్డులు ఇవి రోడ్లు వేస్తే మటుకు బండ్లు అప్పుడు వాహనాలు వందకి యాభై శాతం ఇరవై శాతం ఉంటు ఉండే ఇప్పుడు వందకు నూట పది శాతము బండ్లు బండిలు ఇంటింటికి బండి ఇంటికి మనిషికి ఇద్దరు అయితే మూడు బండ్లు ఒకటి కారు నాలుగు వెహికిల్ ఉంటున్నాయి వెహికల్ల మీద రోడ్ల మీద యాడ చూడు రోడ్ల మీద మురికి మురికి మురికి ఎంత నీటుగా అసలు ఏడ అనేదే ఉండదు ఎంతమంది మునిసిపాలిటీ ఏడ చూడు మునిసిపాలిటి వాళ్ళు నూకుతానే ఉంటారు యాడ రోడ్డు మీద చూడు మున్సిపాలిటీ క్లీన్ చేస్తేనే ఉంటారు అట్లయినా మనకి మన ఇండియాలో ఆడాడ మురికి ఉంటేనే ఉంటుంది తెలంగాణలో కొంచెం ఇప్పుడు అభివృద్ధి చెందింది మంచి పరిశుభ్రంగా ఉంచుతుర్రు రోడ్ల మీద చెట్లు నాటడం కానీ పురుగుల మందు పోయడం కానీ ఫెనయల్ పోయడం కానీ ఏమైనా పంద్రా ఆగస్టు వచ్చిందంటే మన పండగలకి మంచిగా నీట్గా మునిసిపాలిటీ వాళ్ళు మంచిగా నూకి బ్లీచింగ్ పౌడర్ వేసి బ్లీచింగ్ పౌడర్ రోడ్లమీద కంపల్సరీ వేయాలి ఎందుకంటే నీళ్ళు అక్కడక్కడ ఆగుతాయి కాబట్టి క్రిములు ఉంటాయి కీటికాలు ఉంటాయి దోమలు ఉంటాయి ఇంటిదంతా ఉంటాయి అదే బ్లీచింగ్ పౌడర్ వేసామనుకో ఆ బ్లీచింగ్ పౌడర్ స్మెల్కి ఏ పురుగైన చనిపోతుంది అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇయాలి ఏదన్నా బాగ లేదు రోడ్డు రిపేరి ఏదన్నా గలీజ్గా ఉందనుకో మున్సిపాలిటి వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి నీట్గా నూకేసి మంచిగా బ్లీచింగ్ పౌడర్ చల్లి పోతారు అలాగనే మన ఇల్లు మన వాకిలి కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఫెనయల్ చల్లి ఇల్లు తుడుచుకుంటే పరిశుభ్రంగా ఉంటుంది ఇంటి ముంగట కూడా పరిశుభ్రంగా పెంట ఆవు పేడ తీసుకొచ్చి ఆవు పేడ ఎందుకు చల్లుతుండే అప్పటి వాళ్ళు క్రిములు కీటకాలు చనిపోతాయని ఆవు పేడ చల్లుతుండే ఇప్పుడు ఆవు పేడ లేదు ఏది లేదు అందుకే నీటుగా నూకుకోలి నీటుగా నుక్కొని అక్కడక్కడ డెటాల్ పోస్తే ఆ స్మెల్కి ఏ క్రిమి కీటకాలు ఉండవు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు ఎక్కడఎక్కడనో వచ్చి పిల్లలు ఆ మలమూత్రాలు మగ వాళ్ళు ఎక్కడపడితే అక్కడ చేస్తానే ఉంటారు అలా చేసినప్పుడైతే మనం మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇయాలే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఇప్పుడు అప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ వాష్రూమ్స్ అని చాలా కట్టారు రోడ్ల మీద చేయకుండా మలమూత్రాలు వాష్ రూమ్లో పోయి చేసుకుంటే మన రోడ్డు మన మన తెలంగాణ అనేది నీట్గా ఉంటుంది రోడ్లు చుట్టు ముట్టు నీట్గా ఉండాలంటే మనము నీట్గా ఉండాలి మన ఇల్లు నీట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా ఉంటే మన ఇల్లు నీట్గా ఉంటుంది మన ఇల్లు నీట్గా ఉంటే మన చుట్టు ముట్టు వాళ్ళు కూడా నీట్గా ఉంటారు లేకపోతే మనము ఆరోగ్య పాలవుతాము మన ఇంటిల్లిపాది అనారోగ్యానికి పాలవుతారు అందుకొరకే ఎప్పుడైనా ఇల్లు చూడు ఇల్లాలని చూడు అంటారు ఫస్ట్ ఇల్లును చూసి తర్వాత ఇల్లాలని చూడాలి శాస్త్రమే ఉంది ఎందుకు అంటే ఇల్లు ఎంత నీటుగా ఉంచుకుంటుందో ఇల్లాలు కూడా అంత నీట్గా ఉంటదని దానికి అర్థం ఇది పాతకాలపు వాళ్ళే చెప్పారు అపటి వాళ్ళు అందుకే ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంటే ఇల్లాలు నీటుగా ఉంటుంది మనము ఎక్కడనైనా పరిశుభ్రంగా ఉండి బస్టాప్లో చూడండి ఎక్కడపడితే అక్కడ గుట్కాలు నములుతారు ఉమ్ముతారు నములుతారు ఉమ్ముతారు వాళ్ళకి అనారోగ్యం కాకుండా వేరే వాళ్ళకి అనారోగ్యం తెచ్చేటట్టు చేస్తారు బస్టాప్లలో సినిమా హాల్లలో అప్పట్లో అయితే చాలా గలీజ్గా ఉంటు ఉండే ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయి మనుషులు కొంచెం నీట్గా ఉంటుంది నీట్గా ఉంటునాయి కొత్త కొత్త రోగాలు వచ్చినాయి కాబట్టి అందరు పరిశుభ్రంగా ఉంటున్నారు పరిశుభ్రంగా లేకపోతే కొన్ని రోజులు డెంగ్యూ అని మలేరియా అని టైఫాయిడ్ అని ఎన్నో రోగాలు అవి దేనివల్ల వచ్చినాయి చుట్టుముట్టు పరిశుభ్రంగా లేకపోవడం వల్లనే ఇన్ని రోగాలు వచ్చినాయి ఆ రోగాలు రావాలి రావకూడదు ఉండాలి అంటే ఏం చేయాలి మనం చుట్టుపక్కల ప్రాంతాలు మంచి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒక్కొక్క రోడ్డు పైన మంచిగా చెట్లను నాటాలి చెట్ల వల్ల ఎంత కాలుష్యం తగ్గుతుంది కార్పొరేట్ అవన్నీ చాలా కాలుష్యం తగ్గుతుంది చెట్ల వల్ల మంచి గాడుపుని ఇస్తుంది మనకి మంచి హెల్త్ పరంగా చాలా మంచిది చెట్లు అది మనం నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పించాలి చాలా మటుకు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేదని చుట్టు ప్రక్కల ప్రాంతానికి కాదు మా స్కూల్ కూడా నీట్గా ఉండాలని వారానికి ఒకసారి మా డ్రిల్ మాస్టర్ మమ్మల్ని క్లీన్ చేపిస్తుంటే చెట్లు చాలా నాటపిస్తుండే అప్పుడు చెట్లకు నీళ్ళు పోపిస్తుంటే చాలా నీట్గా ఉంచుకున్నము అట్లా ప్రతి ఒక్క స్కూల్ల అట్లనే నేర్పిస్తుంటే చాలా డెవలప్మెంట్ అవుతుంది పరిశుభ్రం నీట్గా ఉంటుంది ఎక్కడైనా మనము నీట్గా ఉంటే పరిశుభ్రంగా ఉంటాము మన పిల్లలు కూడా పరిశుభ్రంగా ఉంటారు చుట్టు ముట్టు ప్రాంతాలైన పరిశుభ్రంగా ఉండాలంటే మనము ముందు అడుగు వేయాలి ముందు అడుగు వేయాలంటే చీ చీ అనుకుండా మనము దానికి శుభ్రంగా ఉంచుకుంటే శుభ్రంగా అవుతుంది మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా పొద్దున్న మబ్బుల నాలుగు గంటలకు నేను లేచినప్పుడు వాళ్ళు కూడా కనిపిస్తుంటారు పొద్దున్న ఆరు గంటలకి ఐదు గంటలకి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి సాఫ్ సఫాయి అవి చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి చాల పని చేస్తారు అట్లయినా మనది పరిశుభ్రంగా ఎంత ఉండాలో అంతా ఉండదు కూడా ఉండదు ఆ లోపల ఒకరు వచ్చి చెత్త ఆమె రాలేదని చెత్త బయటనే పడేస్తారు ఒక్కొక్కరు వాకిలి నూకూకోరు వాకిలి నూకూకొని నీళ్ళు చల్లుకుని ముగ్గు వేసుకుంటే ఎంత పరిశుభ్రంగా ఉంటుంది ఎంత నీటుగా ఉంటుంది క్రిమి కీటకాలు రానే రావు వాళ్ళకి ఏమి అనారోగ్యాలు కూడా రావు అట్ల మనం నేర్చుకుంటాం మన పిల్లలు కూడా నేర్చుకుంటారు నీటుగా అనేది అందుకొరకే ఎప్పుడైనా చుట్టుముట్టు ఏమన్నా ప్రమాదకరంగా ఉన్న ఏమన్నా గలీజ్గా ఉన్నా మనము కంప్లైంట్ ఇయాలి మున్సిపాలిటి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు పరిశుభ్రంగా నీటుగా లేకపోతే మన హెల్త్ బాగుండదు మన ఇంట్లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చేతకాని వాళ్ళు ఉన్నారు అనుకో ఆరోగ్యంగా లేకపోతే ఇంకా అనారోగ్యం పాలవుతారు అందుకొరకే చుట్టు ముట్టు చుట్టుముట్టు ప్రాంతాలైన చెట్లు అయినా ఏవైనా నీట్గా ఉంచుకోవాలి చెట్లకి కూడా నీళ్ళు పోస్తేనే ఎదుగుతాయి నీళ్ళు పోయకుండా చెట్లను నాటినామా వదిలేసినామంటే అది కాదు పరిశుభ్రంగా ఉండాలంటే నెలకోసారి చెట్లను కట్ చేయాలి దాంట్లోకి చెట్లకి మందు పోయాలి మంచి వాతావరణం అప్పుడు వస్తుంది మంచి వాతావరం రావాలంటే చెట్లు నాటాలి చుట్టు ముట్టు చాలా చెట్లు ఉంటేనే మనకి గోడ పైన మంచిగా పొల్యూషన్ రాకుండా ఉంటుంది ఎంత పొల్యూషన్ రోడ్ల పైన ఎంత పొల్యూషన్ ఎంత వాతావరణం ఎంత చేంజ్ అయిన కొద్ది చెట్లు ఎంత ఉంటే అంత మంచిది మున్సిపాలిటి వాళ్ళకి చాలామంది వేలమంది రోడ్లమీద ఎక్కడ చూడు రోడ్లు పొద్దుగాల లేవంగానే పరిశుభ్రంగా ఉంచాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు మనము దాని అక్కడ వెళ్ళి చెత్త వేస్తే ఎంత గలీజ్గా ఉంటుంది అందుకొరకే మనం మన చెత్త తీసుకెళ్ళి చెత్త డబ్బాలోనే వేయాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో కొత్త రూల్ కూడా పెట్టింది రెడ్ బకెట్ అని గ్రీన్ బకెట్ అని పెట్టారు పొడి చెత్త పొడి చెత్త అలాగా తడి చెత్త అలాగా వేయమని పెడుతుంది గవర్నమెంట్ అట్ల పెట్టిన వాళ్ళు ఎవరు చాలా మంది చేస్తురు దాంట్లో యాభై మంది శాతమే కరెక్ట్గా చేస్తురు ఇంకా వంద మంది ఎవరు చేస్తురు చాలామంది చాలా తక్కువ చెత్త ఎక్కడబడితే అక్కడ రోడ్లమీద పడేయడం వాళ్ళ ఇల్లు నీటుగా ఉంటే చాలు వాళ్ళవాకిలి నీటుగా ఉంటే చాలు రోడ్డు ఏందేకాదు రోడ్డు మీదకే కదా పడేస్తున్నాం పడేయాలి అంతే అట్టే అట్టే కాకుండా మనము నీటుగా ఉండి మన ఇల్లు నీటుగా ఉంటే బయట రోడ్డు కూడా నీటుగా ఉంటుంది మన చెత్త చెత్త డబ్బాలోనే వేసుకోవాలి చెత్త ఆయన వస్తారు చెత్త వేసేస్తే ఎక్కడ పడయకుండా ఉంటే ఏ రోగాలు రావు ఏవి రావు మన పిల్లలకైనా అనారోగ్యాలు మంచిగ ఉంటాయి అందుకొరకే పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి ఇంకా చాలా ఉన్నాయి పరిశుభ్రంగా చేయాలంటే మనం కార్పొరేటర్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం అనుకో ఆయన మున్సిపాలిటి వాళ్ళకి చెప్తారు మున్సిపాలిటి వాళ్ళు వచ్చి పొద్దున వచ్చి క్లీన్ చేసి ఏమైనా మోరీ డ్రైనేజీలు ఏమైనా లీక్ అయినా కూడా వాళ్లకి కంప్లైంట్ ఇస్తే వాళ్లు డ్రైనేజ్ ఎంత చాలా ఎంత డేంజర్ అవి కూడా అన్ని మూతలు తీసి బయట పెట్టడము ఆ నీళ్ళు రావడం ఆ నీళ్ళు వాసన విరుచుకోవడం పిల్లలతో ఆ నీళ్ళు తొక్కి ఇళ్ళలోకి రావడం చాలా మంచిది కాదు అనారోగ్యాలకు పాలవుతాం అందుకొరకే మనము మన రోడ్లు మనకు కనిపించిన ప్లేస్లైన చెత్త కనిపించిన పక్కకు దొబ్బేయాలి పక్కింటి వాళ్ళు రోడ్ల మీద పడేస్తారు బస్సులల కెళ్ళి కూడా తిని రోడ్లమీద పడేసేటి వాళ్ళు ళ్ళు ఉన్నారు ఇయాల రేపు అట్లా మన ముంగట ఎప్పుడైనా అయితే అట్లా చెప్పొద్దు చెప్పాలి అలా వేయాకూడదు వేరోలాగి మనం వేస్తే మన పిల్లలు వేస్తారు మన పిల్లలు వేస్తే వాళ్ళని చూసి వేరే వాళ్ళు వేస్తారు ఎంత గలీజ్గా ఉంటుంది తెలంగాణల ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుందంటే నీటుగా ఉంటుంది ఇప్పుడు నీటుగా ఉండాలంటే మనము ఉండాలి నీటుగా మన పిల్లలు నీటుగా ఉంటారు అందుకొరకే మంచిగా నీటుగా ఉండాలి దేని గురించి చుట్టుపక్కల నీటుగా ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మనము ఇల్లు పరిశుభ్రంగా అందుకే అనారోగ్యాలు రావు ఏమీ రావు డాక్టర్ల ఖర్చు కాదు మనకి దేనికి ఖర్చు కాదు మంచిగా చెట్లు నాటుకుంటే చెట్లకు మంచి వాతావరణం ఇస్తుంది చల్లటి గాడుకు ఇస్తుంది మంచి నీడా ఇస్తుంది మన పిల్లలు ఆడుకోవడానికి చెట్లు ఎంత ఉపయోగపడతాయి ఎండాకాలమైతే ఎంత ఎండ ఉంటుం ది అదే చెట్టు కింద తీయకుండా ఎంత చల్లగా ఉంటుంది అందుకొరకే మన ఇల్లు నీటుగా ఉండాలి మన వాకిలి నీటుగా ఉండాలి మన చుట్టూ ముట్టు రోడ్లు నీటుగా ఉండేటట్టు ఎంత వీలైతే అంత ట్రై చేయాలి మన వంతు మనము సహకరించాలి మన పిల్లలు కూడా అదే నేర్పాలి